చేపలు పట్టడంలో ఈ మధ్య కాలంలో వచ్చినా పర్యావరణ సమస్య వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి పర్యావరణంలో మార్పుల వల్ల మనం చేసే పనుల వలన కూడా చేపలు కొన్ని చనిపోతున్నాయి చనిపోవడం వల్ల చేపలు యొక్క సంపద తగ్గిపోతుంది అలాగే మనం చేసే నీటి కాలుష్యం వల్ల కూడా భూగర్భ జలాలు అన్ని పాడు అయ్యి చేపల సంరక్షణ తక్కువ అయిపోయింది దాని వల్ల చేపల యొక్క దిగుబడి తగ్గిపోయింది నీటి కాలుష్యం కారణంగా ఇటీవల ఎన్ని మార్పులు చేసిన జనాలకు ఎంత అర్థమయ్యేలా చెప్పినా సరే చెత్తను ప్లాస్టిక్ని వ్యర్ధాలను నదులలోను సముద్రాలలోను విడిచి పెట్టడం వల్ల జల కాలుష్యం బాగా పెరిగి జల రాశులు అన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి దానివల్ల చేపలు అనేవి చాలా తగ్గిపోయాయి